నేను రేడియోలో వార్తలు వినడానికి చాలా ఇష్టపడుతాను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి రేడియోలో వార్తలు వింటూనే పెరిగాను నాకు రేడియోలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం ఛానెల్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఛానెల్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఛానెల్ వంటివి చాలా ఇష్టం రేడియో మిర్చి నేను రే డైలీగా వింటూనే ఉంటాను రేడియో మిర్చిలో వచ్చిన వార్తలు నాకు పాలిటిక్స్ మరియు స్పోర్ట్స్ వార్తలు ఎక్కువగా వింటాను అందులోని పాటలు కూడా చాలా బాగుంటాయి అందుకు నేను ఎక్కువగా రేడియో వింటూ ఉంటాను రేడియో వినడం వల్ల మన యొక్క ఊహశక్తి పెరుగుతూ ఉంటుంది దాన్ని మన మనసులో ఊహించుకోవడం ఎక్కువగా అవుతుంది టీవీ చూసే కన్నా రేడియోలో వినేది మన మ మెదడులో ఎక్కువగా ఉంటుంది మనం పూర్వీకుల మనకి తొంభైల జనరేషన్లో మనం ఎక్కువగా రేడియోనే వినేవాళ్ళం అందుకు నాకు రేడియో అంటే చాలా ఇష్టం